హలో మ్యామ్ మేము ఇంట్లో నుండి కనెక్షన్ తీసుకున్నాము మ్యామ్ ఇంట్లో వర్క్ చేస్తున్నాము అదే మా డేటా ప్లాన్ ఒకవేళ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మా డేటా డౌన్ కాకుండా చూసుకోవాలి మ్యామ్ ఎలాంటి సలహాలు ఇస్తారు మ్యామ్ మీరు